మా ప్రాంతంలో అరుకు అనేది అందరు ఎక్కువగా చూస్తారు అరకులో పచ్చదనంగా ఉంటుంది ఇంకా వసతి హోటల్స్ అన్నీ రెస్టబుల్స్ ఇంకా చాలా అన్నీ ఫెసీలిటీస్ బాగా ఉంటాయి మనకి వైజాగ్ నుంచి అరకు ట్రైన్ లేదా బస్సులు లేదా కార్లలో వెల్తాది వాటర్ ఫాల్స్ ఇలా చాలా రకాలు చాలా చూడడానికి ఉన్నాయి ఆకు రాయి చేప రాయి ఇంకా ఇంకా చాలా ప్లేస్లు అనేవి అరకులో ఉన్నాయి ఇంకా అరకులో చూడడానికి మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియంలో గిరిజనులు వారి పూర్వకాలంలో వారి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు అనేవి మనకి మ్యూజియంలోకి లోపలికి వెళితే అన్నీ మనం చూడవచ్చు అక్కడ ఉండే వాతావరణం అనేది మనకు ఆకర్షణీయంగా ఉంటుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో అంటే శీతాకాలంలో మనం అరకు ప్రాంతానికి వెళ్ళినట్టు అయితే ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి చాలా ఆకర్షణీయంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అందువలన అరకులోయ మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అక్కడ ఉండే చెట్లు ఆకులు ఆ కొండలు ఆ కొండల వెలువంటు వచ్చే ఆ పొగ అవి అన్నీ మనకి అనేవి చాలా ఆకర్షణీయంగా అనుగుణంగా ఉంటాయి ఇంకా వసతికి అయితే రాత్రిపూట చలి మంటలు వేసి దాని చుట్టు కోయ వారు ఎలా డాన్స్లు చేస్తారు అవి అనేవి మనకి అరకులో కనిపిస్తాయి ఇవన్నీ చూడడానికి అరుకు చాలా మనకి ఆకర్షణీయంగా ఉంటుంది ఎంత ఆకర్షనీయంగా ఉంటే మనం ఒకసారి వెళ్ళాం అంటే మరల మరల వెళ్ళి చూడాలి అనే ఆకర్షించేంత విధంగా ఉంటుంది